నేను ఎక్కువగా వార్తలను తెలుగు భాషలో చూస్తాను తెలుగు భాషలో వచ్చే దినచరి వార్తా పత్రికలను చదవడానికి నేను ప్రాధాన్యత ఇస్తాను ఎందుకనగా నాకు ఇతర భాషలు అంతగా రావు నేను టీవీలో కూడా తెలుగు వార్తలను వీక్షిస్తాను నేను నా భా భాష వార్తలను అర్థం చేసుకోగలుగుతాను కాబట్టి అవి నేను చదువుతాను చూస్తాను మా ఊరిలో వచ్చే టీవీ నైన్ ఛానల్లో నేను ఎక్కువగా వార్తలను చదువుతాను పైగా వింటాను